లిటిల్ రోజ్ ఇంగ్లీష్ హైస్కూల్కి స్వాగతము

అవును సార్ చెప్పండి ఓకే అండి సరే అండి చేర్పిద్దాము

ఓకే అండి మా ఆ స్కూల్ గురించి ప్రత్యేకత మేము చెప్పాలనుకుంటున్నాము మీరు ఫస్ట్ మీరు సెకండ్ క్లాస్ అంటున్నారు కాబట్టి బాబుకి వచ్చేసి ట్వంటీ థౌజండ్ పడుతుంది అండి విత్ బుక్స్ ఆ పర్ ఇయర్ అండి బుక్స్ నెక్స్ట్ ఇయర్లో అన్ని మేము స్పాన్సర్ చేస్తాము మేము అందచేస్తాము బాబుకి ఆ యూనిఫాం అనేది మేము క్లాత్ ఇస్తాము మేము చెప్పిన షాపింగ్ మాల్లో మీరు వెళ్ళి కొనుక్కోవాలి అండి అది మీ పర్సనలు మీరు ఆ ఏరియా చెప్పండి తుమ్మలగుంట ఎన్ని కిలోమీటర్లు పడుతుంది అండి సెవెన్ కిలోమీటర్స్ అంటే సెవెన్ థౌజండ్ అండి పాపకి బాబుకి కలిపి అండి ఇద్దరికీ కలిపి సెవెన్ థౌజండ్ అండి బాబు పదో తరగతి వరకు వస్తాడు తర్వాత బాబుని అలో చేయము ఎందుకంటే లేడీస్ ఉంటారు పాపలు సో బాబు టెన్త్ క్లాస్ వరకు అలో చేస్తాం తర్వాత మేము అలో చేయము బాబు ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలి పాప డిగ్రీ పీజీ వరకు కూడా రావచ్చు దానికి అభ్యంతరం ఏం లేదు

వాళ్ళకి ఇయర్ ఇయర్ స్పోర్ట్స్ కల్చరల్సు చాలా చాలా ఫెస్టివల్స్ ప్రోగ్రామ్స్ చాలా జరుగుతాయి మీరు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు మీకు ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలి మనది చాలా బ్రాంచీలు కూడా ఉన్నాయి చిత్తూరులోనే రెండు బ్రాంచీలు ఉన్నాయి నెల్లూరులో ఉన్నాయి కడపలో ఉన్నాయి మా మెయిన్ లొకేషన్ వచ్చేసి మనది హైదరాబాదు ఈ యొక్క గ్రాడ్యుయేషన్ బాబు పాప ఇద్దరికీ మంచి భవిష్యత్తు అనేది దక్కుతుంది మేము హామీ ఇస్తున్నాము మీరు దానికి ప్రతి ఒక వీక్ ఉంటుంది అండి ప్రతీ ఒక వీక్ ఉంటుంది ఆ టెర్మినల్స్ కండక్ట్ చేస్తాము ఆ యొక్క మార్క్స్ మీకు మెసేజ్ ద్వారా పంపిస్తాము పాప పాప బాబు యొక్క అటెండన్స్ పర్సంటేజ్ కూడా మేము ఫార్వర్డ్ చేస్తాము వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ మొత్తం మేం పంపిస్తాము మీకు ఏం ఇబ్బంది లేదు మా బిడ్డలాగా మేము చూసుకుంటాం అండి ఓకే అండి చూడండి మీరు కావాలంటే మన గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసి కావాలంటే చూడండి చాలా క్యాంపస్లు కూడా జరిగాయి ఈ మధ్య మీరు ఫీజ్ వచ్చేసి అదే సార్ మీరు గమనించారంటే ఇక్కడ మీకు ఆఫర్ ఉందండి ఇప్పుడు బాబు సెకండ్ రెండోవ తరగతి అంటున్నారు కాబట్టి ఇరవై వేలు అని చెప్పాము కానీ మీరు అట్ ఏ టైం పే చేస్తాను అంటే నేను ఫైవ్ థౌజండ్ తగ్గిస్తాను అండి అట్ ఏ టైం పే చేయాలి తనిగా పెట్టుకున్నామంటే మీరు అట్ ఏ టైం పే చేశారంటే మేము ఫైవ్ థౌజండ్ తగ్గిస్తాం పాప ఫీజ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండు ఫిఫ్టీన్ థౌజండు ఇంకా అది కూడా మీరు అట్ ఏ టైం పే చేస్తానంటే టెన్ థౌజండు అంటే ఫైవ్ థౌజండు మీకు ప్రాఫిట్ థ్యాంక్ యూ అండి ధన్యావాదాలు